మన భారతదేశంలో చాలా చోట్ల పుణ్యక్షేత్రాలు అనేవి ఇంకా మతపరమైన ప్రదేశాలనేవి చాలా చోట్ల విస్తరించి ఉన్నాయి ప్రాముఖ్యంగా చెప్పుకోవాలంటే చాలామంది ఆయా ప్రదేశాలకి వెళ్తూ తమ మొక్కుకున్న మొక్కులు దేవుడికి చెల్లిస్తూ ఉంటారు అన్నమాట అందులో ముఖ్యంగా మనం చెప్పుకున్న దంటే ఎక్కువగా మొక్కులు చెల్లించడము దర్శనం చేసుకునే మాట మనం ఎక్కువ ఉన్నట్టయితే అది మన భారత దేశంలో ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కువగా చాలా మంది వేలాది మంది భక్తులు ప్రతీ సంవత్సరము ప్రతీరోజు ఎవరైనా సరే తిరుపతి వెళ్తారు అన్నమాట ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అందరూ తమ మొక్కుకున్న మొక్కులు చెల్లించడానికి వెళ్తు ఉంటారు అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు అన్నమాట చాలామంది హిందూ సాంప్రదాయంలో వస్తున్నది ఏంటంటే ఏదన్న ఒక మనం అనుకున్నది ఒక పని జరిగితే ఆ దేవుడికి మొక్కు చెల్లించుకుంటారు నీ కొండకు వచ్చి మేము ఇలా చేస్తాము నీ కొండకు వచ్చి ఇంతమేము బంగారం అనేది ఇస్తాము ఇంత డబ్బు అనేది నీకు చెల్లిస్తాము లేదంటే మేము ఇలాగా మా జుట్టు అనేది మొక్కుగా మీకు ఇస్తాము అని మన హిందూ సాంప్రదాయంలో చాలా మంది దేవుళ్లకు ముక్కుకుంటూ ఉంటారు అన్నమాట అందులో ప్రాముఖ్యఘటంగా చెప్పుకోవాలంటే మనం చెప్పుకునేది ఏంటంటే తిరుపతి దేవస్థానం దానికి ప్రసిద్ధి అన్నమాట చాలామంది వేలాది మంది భక్తులు ఎప్పుడు తరచూ అక్కడికి వెళ్తూ ఉంటారు అన్నమాట చాలామంది ఏడుకొండలు మేము కాళ్ళతో ఎక్కుతామని చెప్పేసి మొక్కుకుంటారు అంటే ఏడుకొండలు ఎక్కడానికి బస్సులు ఒకటే ఏర్పాటు చేశారు కానీ చాలామంది తమ పాదాలతో స్వామిని చూడ్డానికి మేము వెళ్ళాలి అనే కోరికతో చాలామంది నడక మార్గంగా వెళ్ళే వాళ్ళు ఉంటారు చాలామంది తమ ఉన్న ప్రాంతంలో నుంచి ఆ ఏడుకొండలు తిరపతి వెళ్ళడానికి కూడా నడక ద్వారా వెళ్ళాలని చెప్పేసి కొంతమంది దీక్ష పూనుకుంటారు అలా తమకి ఇష్టం వచ్చిన తమ సాంప్రదాయంలో తమ భక్తిని వాళ్ళు చేస్తూ దేవుడు పట్ల ప్రేమని వెల్లడి చేస్తూ ఉంటారు అన్నమాట అందులో ప్రాముఖ్యంగా చెప్పుకోవాలంటే తిరుమల దేవస్థానం ప్రసిద్ధి గాంచింది కనుక తిరుమల దేవస్థానంలో ప్రాముఖ్యంగానే చాలామంది అయితే ఎక్కువగా చాలామంది ఎక్కువగా తమ జుత్తులు కత్తెర్లు అనేవి కూడా ఇస్తూ ఉంటారు ఒక మూడు కత్తెర్లు ఇస్తూ ఉంటారు చాలామంది ఆ గుండు చేయించుకోవడం కూడా మొక్కుగా ఇస్తూ ఉంటారు ఇంకా దేవుళ్ళకి ఏ ఇలా బంగారం గట్రా వెళ్ళి ఇస్తూ ఉంటారు అన్నమాట ఇంకేంటంటే దారి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ అడవులు గట్ర ఉంటాయి అయినా సరే భయపడకుండా దేవుడి కోసం వెళ్తున్నామని వెళ్తూ ఉంటారు ఎన్ని సమస్యలు ఇబ్బంది ఎదురైనా ఆ దేవుడుని ముందు చూడాలి ఎందుకంటే మాకు ఈ మేలు చేసినందుకు ఆ దేవుడి దగ్గరికి మేము వెళ్ళాలనే ఒక తీర్మానం అనేది వారి మనసులో వాళ్ళు చేసుకుంటారు అన్నమాట అందుకే మన ఆంధ్రప్రదేశ్లో భారత దేశంలో ఆంధ్రప్రదేశ్లో చాలా ముఖ్యమైనదిగా ఈ తిరుపతి ప్రసిద్ధి గాంచింది అన్నమాట ఇక్కడ మతపరంగా కానీ చాలామంది ఆయా దేశాల నుంచి వస్తూ ఉంటారు అన్నమాట చాలామంది వేరే దేశాల నుంచి కూడా వచ్చి ఇలాగ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు దర్శించుకుని తమ కలిగిన బహుమతులు తమ కలిగిన ఆస్తిలో ఇంత భాగమనేది దేవుడికి చెల్లిస్తారనమాట దేవస్థానం చెల్లించి వెళ్ళిపోతు ఉంటారు అలాగే అక్కడ ఫేమస్ ఏటంటే ప్రసాదం అన్నమాట ప్రసాదం కూడా చాలా ప్రసిద్ధి అన్నమాట ఎందుకంటే లోన అది దేవుడు ప్రసాదం అందరికీ అందించాలని అందరికీ రీ రీజ రీజనబుల్ రేట్లో పెద్ద లడ్డు తయారు చేసి అందరికి ఆ ప్రసాదాన్ని ఇస్తూ ఉంటారు అన్నమాట చాలామంది స్త్రీలైతే శ్రీవారి సేవ చేయాలని కొంతమంది దీక్ష కట్టుకొని ఒక వారమేసి రోజులు వెళ్ళి అందరు వెళ్ళి శ్రీవారి సేవలో ఒక ఏడు రోజులు కాని లేకపోతే ఇరవై రోజులు కాని సేవ చేసి ఆయన సేవ చేసి అక్కడున్న ఆ గుడిలో సే దేవుడు సేవ చేసి తమ గృహాలకు చేరుకుంటూ ఉంటారు అన్నమాట అలా చాలా మంది స్త్రీలు కూడా తమ మనస్సులో సమర్పించుకుంటారు ఇలా సేవ చేయాలని శ్రీవారి సేవ చేయాలని చెప్పేసి అంత ప్రసిద్ధి చెందింది అన్నమాట ఈ తిరుపతి దేవస్థానము ఇంకా చెప్పాలంటే ఆదాయ రూపం కూడా చూస్తే కొన్ని కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇన్ని కోట్ల రూపాయల ఆదాయం అంతా వస్తుంది అన్నమాట ఎందుకండీ ఆదాయం వచ్చినప్పుడు ఆదాయం అంతా గుడికే ఖర్చు పెట్టకుండా మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నారంటే మన స్టేట్ని కూడా ఆ దానివల్ల డెవలప్మెంట్ చేస్తున్నారు అనమాట అంటే గుళ్ళ వల్ల చాలామంది గుళ్ళు కట్టిస్తున్నారు డబ్బులు ఉండవా ఏంటి అనుకుంటారు కానీ గుళ్ళు వల్ల కూడా ఆదాయం అనేది జరుగుతూ ఉందన్నమాట అక్కడ పండగలేంటి ఇక పండగ వాతావరణం అయితే చాలా బాగా చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే చాలామంది కంపల్సరీ తిరుపతి దర్శించుకున్న వాళ్ళందరూ మళ్ళీ విజయవాడ రావాలి ఎందుకంటే కనకదుర్గమ్మ తమ్ముడు మన వెంకటేశ్వర స్వామి కనుక ఈ అందరు తమ్ముడు దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ మన దుర్గామాత దగ్గరికి కూడా వచ్చి ఆవిడ సేవలో కూడా అందరూ మొక్కుకుని ఉంటారు అన్నమాట చాలామంది ఆయన్ని ఇష్టంగా కొలిచేవారు ఏం చేస్తారు అంటే మాలలు ఇంత మాల వేసుకుంటూ ఉంటారు అన్నమాట అంటే దీక్ష చేస్తారు ఒక నలభై రోజులని ఒక రెండు నెలలని ఇలా కొన్ని రోజులనే దీక్ష కూడా పాటించడానికి ఇష్టపడుతూ ఉంటారు అన్నమాట చాలామంది దీక్ష చేసుకొని ఆ కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా చాలా పాటిస్తూ ఇంకా నీచ మాంసాలు ఒకటి ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ సంసార బంధాలకు దూరంగా ఉంటూ ఆయన సేవలో నిగ నిమగ్నమైపోయి ఆయన సేవ చేస్తూ ఉంటారు అన్నమాట అలాగ అలా తరుచు ఎప్పటికప్పుడు మొక్కులు తీర్చుకోవడానికి తిరుపతి దేవస్థానానికి అందరూ కుటుంబాలతో లేక పోతే పెళ్ళైన భార్యతో కాని భర్తతో కాని ఆ ప్రదేశానికి వెళ్తూ ఆయన ఆశీస్సులు పొందుకోవడానికి అందరూ వెళ్తూ ఉంటారు అన్నమాట